హలో అన్నా చాలా మంది మనం ఇక్కడ క్యూలో నిలబడాల్సి వస్తోంది కదా ఎందుకని మీరు టోకన్ పెట్టకూడదు టోకన్ సిస్టమ్ ఉంటే చాలా బాగుంటుంది కదా తొందరగా మేము ఫుడ్ తీసుకుని వెళ్ళగలుగుతాం అప్పుడు క్యూలో నిలబడవల్సిన అవసరం కూడా ఉండదు కదా అన్నా ఇది చాలా మంచిది అన్నా తొందరగా అందుబాటులోకి తీసుకురండి